మాకు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఆరోగ్య సేవలకు మా రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎన్నో మార్గాలు అయితే ఏర్పాటు చేసిందండి అందులో మొదటిగా ఏంటంటే ఆరోగ్య భీమా అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఇది మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి వాలంటీర్లే మన ఇంటికి వచ్చి మన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అదే ఆరోగ్య భీమా అనేసి కొంత మొత్తం ప్రభుత్వమే చేస్తుందన్నమాట అది చేసి మన ఇంటికి ఎవరైతే పెద్ద ఉన్నారో అంటే వాళ్ళపెద్ద కొడుకు కానీపెద్ద కూతురు కానీ ఎవరో ఒక్కరు వాళ్ళని నామినీగా పెట్టడం అయితే జరుగుతుందండీ ఇదేంటంటే ఆ పెద్ద వాళ్ళకు ఏమన్నా ప్రమాదాలు అలాంటివి జరిగినప్పుడు కొంత మొత్తం అనేది అమౌంట్గా చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందనమాట ఇంకోటి ఏంటంటేనండి మనకి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి దీనివల్ల ప్రజలు ముఖ్యంగా పేదవారు అనేవారు చాలా మేలు పొందుకుంటున్నారు నాకు తెలిసి అయితే మా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పాపం చాలా మంది కాళ్ళు ఇరిగిన ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు హాట్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా అసలు ఖర్చు లేకుండా గవర్నమెంట్ పెద్దపెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో చేపించుకుంటున్నారు అండి ఇంకా మనకి కోవిడ్ సమయంలోనే తీసుకుంటేకనుక మనం మనకు సరైన సదుపాయాల అవేవీ అందుబాటులో లేకపోయినప్పటికీ మన రాష్ట్రం అనేది చాలా సమస్యలు పరిష్కరించేలా చూసిందండి ప్రజల ఎవ్వరికి హాని కలక్కుండా ఎక్కడకక్కడ మందులను ఆన్లైన్లోనే డాక్టర్లను ఇంకా ఇంటి వద్దకే సేవలను కూడా అందించిందండీ ఆక్సిజన్ అది సరిపోకపోతే అవి కూడా ఇతర దేశాల నుంచి అది కొని ఇక్కడ పెట్టి ప్రజలకు ఎంతగానో మేలు చేసిందన్నమాట అండీ అలాగే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్తో లింక్అప్ అయ్యి ఆరోగ్యశ్రీ పథకాలు అనేది అమలు చేస్తున్నారన్నమాట మొత్తం మనకి ఏమన్నా అయిన కూడా ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నమాట ఇలాంటి పథకాలు ఇక్కడ చాలా బాగా ఉన్నాయండి బాగా పనిచేస్తున్నాయి కూడా ఇంకా చెప్పాలంటే ప్రజలు పెద్ద హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడతారు కానీ ఇప్పుడు గొవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ధైర్యంగా వెళ్తున్నారు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా బాగా చూస్తున్నారు అండి దీనికి కారణం ఏంటంటే ఎన్నో పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఇలాగా ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాకుండా పెద్దపెద్ద టెస్ట్లు క్యాన్సర్కి సంబంధించినవి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి చేర్చారన్నమాట దీనివల్ల చాలామంది భయపడిపోకుండా ఎక్కడెక్కడికో వెళ్లిపోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలని కాకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తున్నారన్నమాట అండి ఇంకా మాకు తెలిసి ఉన్నవాళ్లకైతే హాట్ ఆపరేషన్కు కూడా చాలా ఈజీగా సర్జరీ చేసేసారు అనమాట ఒక రెండు రోజుల్లోనే పంపించేసారు అనమాట అవసరమైన డబ్బులు కూడా గవర్నమెంటే ఇచ్చి ఇంకా పోషక ఆహారం కూడా గవర్నమెంటే అందించింది అనమాట ఇలాగా చాలా బాగా మాకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి